వ్యవసాయంలో నాకు నచ్చిన అంశం ఏంటి అంటేనండి ఈ ప్రకృతితో స్నేహం చేయడం అనే అంశం అనేది నాకు ఎంతో ఇష్టమైన వంశముగా నేను చెప్పగలనండి ఎందుకంటే ఒక వ్యవసాయ దారకుడు ఖచ్చితంగా ఈ ఈ ప్రకృతితో అయితే ఖచ్చితంగా స్నేహం చెయ్యాలి అండి ఎందుకంటే తన దగ్గర పశువులు ఉంటాయి తనకి భూ తనకి భూమీ అంటే సారం ఎంత ఉందో తెలుసుకోవాలి దగ్గరలో ఉన్న సెలయేరు నది ఎలా ప్రవహిస్తుందో ఇవన్నీ కూడా ఏంటంటే తెలుసుకోవాలి అండి తప్పనిసరిగా సో ఆ ఈ వ్యవసాయంలో నాకు నచ్చిన అంశం ఏంటి అంటేనండి ఈ చెప్పాను కదా అండి ఈ ప్రకృతితో సంబంధం ఈ అంశం అనేది నాకెంతో ఇష్టము దీన్ని దీన్ని మినహాయించుకుంటే ఇంకొకటి ఏంటి అంటేనండి వ్యాయామం కూడా ఈ వ్యవసాయం ద్వారా ఎక్కువ అవుతుంది అండి ఇది కూడా ఒక మంచి అంశంగా ఈ వ్యవసాయంలో మనం పేర్కొనగలమండి సో నాకు సంతోషం కలిగించే ఈ విషయం ఏంటంటే ప్రకృతితో ఒక ఒక విధంగా అయితే మన స్నేహం చేయవచ్చు అలాగే ఏంటంటే మన శరీరానికి కూడా మంచి వ్యాయామం అనేది దొరుకుతుంది అండి